నా పేరు సత్యం నేను నా చిన్నతనం నుండి కొవ్వూరులోనే నివసిస్తున్నాను నా విద్య అనేది కూడా కొవ్వూరు రాజమండ్రిలో ముగిసింది నా ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలు కూడా కొవ్వూరులోనే చదువుకున్నాను అండ్ డిగ్రీ కూడా రాజ డిగ్రీ అనేది రాజమండ్రిలో చదువుకున్నాను అది మూడు సంవత్సరాలు పూర్తయింది తర్వాత ఉద్యోగరీత్యా నేను అనేక ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగం చేస్తూ ఉన్నాను తగినంత జీతం సరిపోక ట్రావెల్ ఏజెంట్గా ఉద్యోగాన్ని కొనసాగిస్తున్నాను ఇంక నా ఫ్యా కుటుంబ విషయానికి వస్తే నాకు ఒక భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు భార్య వచ్చేసి ఇంట్లోనే ఉంటుంది పిల్లలు వచ్చేసి ఇద్దరు అబ్బాయిలు అందులో పెద్దబ్బాయి అనేవాడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు చిన్న అబ్బాయి ఏమో టెన్త్ క్లాస్ చదువుత్నాడు ఇక నా తల్లిదండ్రుల విషయానికి వస్తే వాళ్ళు కూడా నాతోనే ఉంటారు మాతోనే నివసిస్తూ ఉంటారు నేను చదువుకున్నప్పుడు ఎన్సిసి మరియు ఎన్ఎస్ఎస్ కూడా తీసుకున్నాను వాటి సర్టిఫికెట్స్ కూడా ఉన్నాయి అండ్ అదే మరియు నా హాబీస్ వచ్చేసి న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాను న్యూస్ చూస్తూ ఉంటాను అండ్ ఖాళీ సమయాల్లో అలాగా పాటలు వింటూ సినిమాలు చూస్తుంటాను నా ఊరు ఖాళీ సమయాల్లో ఊరు ఊరా ఊర్ తిరుగుతూ ఉంటాను